నాకు విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ అంటే చాలా ఇష్టం ఎందుకనగా ఆ బీచ్లు యొక్క ఆ వ్యూ గానీ ఆ యొక్క ఎట్మాస్పియర్ గానీ ఆ యొక్క చల్లటి ప్ర ప్రదేశంగానీ నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమెటిక్ కండీ కండీషన్స్ గానీ వాతావరణంగానీ చాలా అందంగా కనిపిస్తుంది అలానే ఆ యొక్క ఆ గాలి కూడా చాలా హాయిగా ఉంటుంది ఆ పర్యాటరంగం విశాఖపట్నంలో చాలా అభివృద్ధి చెందారు ఇంకా చూస్తే విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళే మార్గంలోని మనకి ఎన్నో రకాల పెయింటింగ్లు ఇంకా రోడ్లు నిర్మాణాలు మనుషులకి ప్ర ప్ర ప్ర టూరిస్ట్లకు కూర్చోడానికి బెంచీలు సదుపాయాలు ఇంకా ఎన్నో ఎంతో డెవలప్ చేసారు అప్పుడు కన్నా ఇప్పుడు చూస్తే చాలా సు అందంగా కనిపిస్తుంది విశాఖపట్నం అలానే నాకు విశాఖపట్నంలోని బీచ్లోని కూర్చుంటూ ఒక కాఫీ తాగుతూ ఆ క్లైమెట్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను మా మిత్రులు లేదంటే కనక నేను మా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఆ బీచ్కి వెళ్ళి అక్కడ అక్కడ ఆ క్లైమెట్ని ఎంజాయ్ చేస్తాం మొన్న పండుగ నాడు మేం ఏం చేసామంటే మా ఒక్క స్నేహితులతో కలిసి గాలిపటాలన్నీ ఎగరేసాం బీచ్లో ఆ ఎగరేయడంతో నాకు చాలా ఆనందం వేసింది ఈ యొక్క క్లైమెటిక్ కండీషన్స్ చాలా సు రమణీయంగా సుందరంగా ఉన్నది ఈ యొక్క కండీషన్స్తోని ఇలానే అభివృద్ధి చెందాలని కో విశాఖ చాలా ఇష్టం సముద్రం సముద్రం అంటే నాకు ఎందుకంత ఇష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి మా మా నాన్నగారు నాకు వాకింగ్కి గానీ జాగింగ్కి గానీ సముద్రమార్గం వైపు తీసుకుని వెళ్ళేవారు అలానే నాకు ఇప్పుడికి కూడా ఎర్లీ మార్నింగు లెగిసి సముద్రం ఆ సముద్రం వైపు అంటే అలలు పక్కన ఉన్న ఫుట్పాత్ మీద వాకింగ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం నేన్ చిన్నప్పటి నుంచి అక్కడే పెరగడం వల్ల విజయనగరం విశాఖపట్నం ప్రాంతంలో పెరగడం వల్ల నాకు ఆ సముద్రంతో పాటు నాకు ఒక ఒక సంబంధం అనేది ఏర్పడింది ఇలానే చెప్పాలంటే కనుక ఎన్నో విశాఖపట్నంలో అరకు మ మౌ మౌంటైన్స్ అంటే కొండప్రాంతాలు చాలా సు మ సుందరంగా ఆ యొక్క తెల్లవారుజామున సన్రైజ్ గానీ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు ఎంతో మ మధురంగా కనిపిస్తుంది తెల్లవారుజామున చూస్తే ఆ యొక్క ప్రకృతిని ఆ ఒక్క పక్షులనీ రమజీ రమణీయంగా ఉంటుంది అలానే ఆ యొక్క క్లైమెటిక్ కండీషన్స్ కూడా చాలా మధురంగా సుందరంగా కనిపిస్తుంది ఇలానే ఈ విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెంది ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అలానే నాకు ఆలయాలకి వెళ్ళాలంటే చాలా ఎంతో ఆసక్తి మా యొక్క మిత్రులతోగానీ మా అమ్మనాన్నలతో గానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఆలయాలకి వెళ్ళి ఆ యొక్క దేవుడి విశిష్టట విశిష్టతను ఆ ఒక్క అ పా ఆ గుడి యొక్క ప్రాధాన్యతను నేను తెలుసుకుని ఎంతో మధురంగా అంటే తెలియని విషయాలని తెలుసుకుని ఆ ఒక్క కల్చర్ గానీ ఆ యొక్క ట్రెడిషన్స్ని ఆ కట్టుబాటులు నేను పాటించి ఎన్నో చేసేవాణ్ణి అలానే ఈ ఇ చూస్తే కనక మన భారతదేశంలో ఎన్నో పురా పురాణ పాతవి గుడులు నిర్మాణాలు చాలా ఉన్నాయి అలానే టూరిస్ట్ స్పాట్లు కూడా చాలా వరకు ఉన్నాయి విశాఖపట్నంలో అలానే విశాఖపట్నం అనే కాదు ఆంధ్రా ఆంధ్రప్రదేశ్లోని ఇండియాలోని మన భారతదేశంలోనే ఎన్నో పురాతనమైన దేవతలు దేవుళ్ళు వాళ్ళ యొక్క గ్రంధాలు కూడా ఉన్నాయి మా నేను ఎక్కువగా మా బంధువులతోని నా స్నేహితులతోనే వెళ్తాను నాకు అక్కడ ఆ శిల్పాలను చూసి ఎలా తయారుచేసారు ఏ విధంగా చెక్కారో మనకి తెలుసుకోవచ్చు అంటే మనకి తెలియని విషయాలని కూడా మనం అక్కడ చూస్తూ మనం తెలియజేసుకోవచ్చు